మనం పాతకాలంలో చూసుకున్నట్టయితే అండి ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవండి ఉమ్మడి కుటుంబాలు అంటే రెండు మూడు కా కుటుంబాలు కలిసి ఒకే దగ్గర ఉం డేవండి అది ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్నీ చిన్న కుటుంబాలే చిన్న కుటుంబాలు వచ్చినాయి ఏంటంటే ఒక తల్లీ తండ్రీ వారి యొక్క పిల్లలు మాత్రమే ఒకే దగ్గర ఉంటున్నారు అదే మనం పాతకాలంలో అయితే అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం అలా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు అందరూ వాళ్ళ యొక్క పిల్లలతో కలిసి ఒక చిన్న ఫ్యామిలీ అంటే తల్లీ తండ్రీ పిల్లలు మాత్రమే ఉంటున్నారు ఇంకా చెప్పాలంటే పాతకాలంలో ఏం చేసేవారంటే స్త్రీలను తక్కువగా పురుషుల్ని ఎక్కువ చూసేవారు అంటే స్త్రీలు ఏమి చేయలేరు పురుషులే అన్నీ చేయగలరు బయటికి వెళ్ళి సంపాదించగలరు పురుషుడికి చదువు ఉండే చాలు స్త్రీకి ఏమి అవసరంలెద్దు ఇంట్లో పనులు వస్తే చాలు అన్నట్టుగా చూసేవారు కానీ ఇప్పుడూ ఇప్పుడు మనం సమాజంలో చూసుకున్నట్టయితే స్త్రీలు పురుషులు ఇద్దరూ ఈక్వల్గా సమానంగా ట్రీట్ చేస్తన్నారు అండి సమాజంలో అంటే ఇప్పుడూ ఇద్దరికీ జాబ్ అవకాశాలు కూడా ఇద్దరికీ సమానంగా వస్తున్నాయి ఇద్దరూ ఈక్వల్గానే చదువుకుంటున్నారు సమానంగా మనం ఇప్పుడు సో సొసైటీలో సమాజంలో అలా చూస్తున్నాము ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా సంపాదించుకుంటున్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీని కుటుంబాన్ని పోషిస్తున్నారు స్త్రీలుకి ఎంత బాధ్యత ఉంటదండి పురుషులకు కూడా అంతే బాధ్యత ఉండాలి సమాజం పట్ల మన